హలో నమస్తే అండీ చెప్పండీ అవును మేడం చెప్పండీ మేడం ఓకే ఓకే మేడం టీవీ ఎన్ని ఇంచెస్ ది కావాలి మేడం ఫార్టీ టూ నా ఓకే అదోచేసి ప్రైజ్ వచ్చి అరౌండ్ సిక్స్టీ థౌసండ్ దాకా వస్తుంది ఎల్డీఏ మళ్ళీ ఫ్రిడ్జ్ ఎన్ని లీటర్స్ కావలా మేడం డబల్ డోర్ కావాలా సింగిల్ డోర్ కావాలా ఎలాగా ఓకే ఎన్ని లీటర్స్ కావాలి ఓకే ఓకే అండీ అదొక అరౌండ్ లెవన్ థౌసండ్ దాకా వస్తుంది ఇంకేం కావాలా మేడం ఏసీ కావాలా ఓకే ఏసీలో చాలా వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ స్టార్ ఏసీ ఉంది అంటే ఇన్వెటర్ టైం సెట్ వస్తుంది అన్నమాట ఎని ఎన్ని కేజెస్ కావాల మేడం మీకు బాగుంటుంది అంటే పవర్ కన్సంప్షన్ తక్కువగా ఉంటుంది లైఫ్ యూసేజ్ కూడా బాగానే ఉంటుంది వారంటీ టూ ఇయర్స్ దాకా ఉంటుంది నెక్స్ట్ ఇంకేం కావాల మేడం ఓ వాషింగ్ మెషన్ ఎన్ని కేజెస్ కావాలి సింగ్ టాప్ టాప్ లోడ్ కావాలా ఫ్రెంట్ లోడ్ కావాలా ఫ్రెంట్ లోడ్ ఓకేనా ఆ ఎన్ని కేజెస్ కావాలా సిక్స్ పాయింట్ ఫైవ్ నించి ఉంది అరౌండ్ టెన్ దాకా ఉంది మీకు ఎన్ని కేజెస్ కావాలి అవున్ మేడం ఇప్పుడు సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఒక ట్వంటీ ఎయిట్ నించి స్టార్ట్ అవుతుంది టెన్ దగ్గరకి టెన్ కేజీస్ కావాలంటే ఒక ఫార్టీ థౌసండ్ అలా అవు అవుతుంది మేడం ట్వంటీ ఎయిట్ థౌసండ్ నించి థర్టీ టూ ఎందుకంటే దాంట్లో మళ్ళీ మోడల్స్ ఉన్నాయి కలర్స్ కూడా ఉన్నాయి సిల్వర్ అలా ఉంది వైట్ ఉంది అలాగుందన్నమాట మీకు ఏ కలర్ కావాలో దాన్నిబట్టి కొంచం రేటు అంటే ఒక టూ థౌసండ్ నించి త్రీ థౌసండ్ దాక చేంజ్ అవుతుంది అంతే ఓకే ప్రస్తుతానికైతే ఆఫర్స్ ఏం లేవు మేడం నేను మీరు బల్క్గా తీస్కున్నారు కాబట్టి ఫోర్ ఆ ఫోర్ ఐటెమ్స్ నేను మేనేజర్ దగ్గర మాట్లాడి ఒక ఫిఫ్టీ నించి ట్వంటీ పర్సెంట్ దాక డిస్కౌంట్ తీసిస్తాను మేడం మీరు వచ్చి చూసి సెలెక్ట్ చేసుకొని చెప్పేశారంటే మేము హోమ్ డెలివరీ ఫ్రీ డెలివరీ చేసేస్తాం మేడం ఆ రోజే ఆ మళ్ళీ ఇన్స్టాలేషన్ కొచ్చి ఒకరోజు మా సర్వీస్ మా మ్యాన్ వచ్చి మీకు అన్ని ఇన్స్టాలేషన్ చెప్పేసి ఎలాగ మీరు యూస్ చేయాలో ఎక్స్ప్లైన్ చేసి వెళ్ళిపోతారు వచ్చే ముందు కాల్ చేసి రండి నేనుంటాను షో రూమ్లో నేనే మీకు ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా మ్యానేజర్ దగ్గర మాట్లాడి మీకు డిస్కౌంట్ నేను ఇప్పిస్తాను మేడం ఎల్జీ మంచి కంబేని కంపెనీ మేడం మేము మా షో రూమ్లో ఐదు కంపెనీలు మైంటైన్ చేస్తున్నాం స్యామ్సంగ్ ఎల్జీ ఫిలిప్స్ అన్నీ ఉన్నాయి ప్యానాసోనిక్ అన్నీ ఉంది మీకు పర్టికులర్గా ఎల్జీ అడిగారు కాబట్టి మీకు ఎల్జీ మేము మంచి ప్రొడక్టే చూపిస్తాం మేడం ఏ ప్రాబ్లం ఉండదు మ్యామ్ అన్ని ప్రొడక్ట్స్ కి వారంటీ ఉంటుంది ఆ వారంటీ లోనే మీకేమన్న ప్రాబ్లం వస్తే ఫ్రీగానే కావా సర్వీస్ చేసి కవర్ చేసిస్తాం ప్రోడక్ట్ ఆ ప్రొడక్ట్స్ వాషింగ్మిషన్కి ఇప్పుడొచ్చేసి మిషన్ మీద ఫోర్ ఇయర్స్ వారెంటీ ఉండే మిషన్లు కూడా ఉన్నాయి మీరు వారెంటీలూ కవర్ చేసుకోవచ్చు ఏమన్నా ప్రాబ్లం వస్తే ఓకే మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం